గుడ్ మార్నింగ్ రండి ఎవ ఏం కావాలమ్మ

ఓకే అయ్యో అయ్యో చాలా లేట్ చేసేసారు కానీ నేను ట్రై చేస్తాను ఇక్కడ చాలా బాగుంటుంది కంపల్సరీ జాయిన్ అవు అవుదురు కాని ఏ క్లాస్ అంటున్నారు

సరే నేను చెప్తాను వాళ్ళకి ఐదో తరగతి జాయిన్ అవ్వాలా

బాగుంటుంది అండి అక్కడ చాలా బాగుంటుంది కావలిస్తే పేరెంట్స్ని కనుక్కోండి పిల్లలు ఉంటారు వాళ్ళ పేరెంట్స్ని కనుక్కోండి చాలా బాగుంటుంది స్టడీ స్టడీ అవర్స్ కూడా పెడతాం సాయంత్రం మాట్లు అంతా బాగుంటుంది అంతా బాగానే ఉంటుంది లేదండి వాళ్ళని చూసుకొనటానికి ఆయా కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళు కూడా బాగానే చూస్తారు భోజనం టైంలో అందు సరేనండి నేను చెప్తాను అన్నీ తెచ్చారా సర్టిఫికెట్స్ అన్నీ ఫోటో

అన్నీ తెస్తే నేను ఒక కా నేను ఫోన్ చేసి చెప్తాను వాళ్ళకి మీరు వెళ్ళి కట్టేయండి